హలో నమస్తే అండి అదే అండి మేము కొత్తగా ఇల్లు కట్టాము మాకు ఇంట్లో కావలసిన ఫర్నిచర్ కావాలి

ఆ మొత్తం కావాలండి ఏదైతే వుడ్తో ఉంటుందో అన్ని ఫర్నిచర్ మొత్తం కావాలి ఏదన్నట్లయితే ఫస్ట్ హాల్లోకి సోఫా తరువాత డైనింగ్ టేబుల్ కావాలి అదే సోఫా దగ్గర వేసుకునే నార్మల్గా చూసే చైర్స్ కావాలి టీపాయి కావాలి బెడ్డు కూడా తీసుకోవాలనుకుంటున్నాము అదే అండి మీరు బెడ్డు మాత్రమే తయారు చేస్తారా వుడ్తో లేదంటే దానికి కావలసిన పైన వేస్తారు కదా అండి పరుపు అది కూడా మీ దగ్గర ఉంటుందా మీ దగ్గర అదే అండి ఇంతకుముందు కొన్నాము మేము దాన్ని అది కొంచెం సాఫ్ట్గా లేకుండా గట్టిగా ఉన్నింది సాఫ్ట్గా కాటన్ పెట్టి పెట్టే చేస్తారన్నట్లయితే స్పెషల్గా చేసి ఇస్తారా అవునండి కింగ్ సైజే కావాలండి కింగ్ సైజే కావాలి కబోర్డ్స్ కూడా కావాల్సొస్తుంది కబోర్డ్స్ టోటల్ ఒక ఫైవ్ సిక్స్ అవునా అవునండి ఒక వన్ వీక్ లోపల ఇచ్చేసేలాగా నేను టుమారో వచ్చి చూస్తాను సెలెక్ట్ చేసుకుంటాను

అమౌంట్ అంతా ఎంత అవుతుంది అండి అంటే స్టార్టింగ్లో కొంచెం ఇచ్చేసి మళ్ళీ తరువాత కొంచెం ఇవ్వనా లేకుంటే ఒకేసారి టోటల్ ఫైనల్లో ఇస్తే ఓకేనా అలా ఏమి వద్దులేండి ఒక టూ టైమ్స్లో పే సేస్తాను టుమారో వస్తాను కదా దాంట్లో హాఫ్ పే చేసేస్తాను టోటల్ మీరు డెలివరీ చేసిన తరువాత మిగిలింది పే చేసేస్తాను సరే అండి సరే అండి